హాయ్ నేను కొత్త పాన్ కార్డు అప్లై చెయ్యాలి దానికి ఆధార్ కార్డ్ ఫోటో మరియు డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతాయా లేదా ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చెయ్యాలా సబ్మిట్ చేసాక ఎన్ని రోజుల్లో మనకి పాన్ కార్డు ఇష్యూ అవుతుంది దానికి ఇంకా ఏమైనా డీటెయిల్స్ సట్మిట్ చెయ్యాలా దానికి గల ఎన్క్వైరీ చెయ్యడానికి నేను మీకు సంప్రదించాను మీరు నాకు దాని కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా